ఉదయం వేళ సూర్యరశ్మి సోకేలా యోగ చేయడం కంటి చూపు మెరుగుపరచడం ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పెంచడం కోసం చాలా ముఖ్యమైనదీ సూర్యకిరణాలు మన శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు అందిస్తాయి అందులో ముఖ్యంగా కంటి ఆరోగ్యానికి కావల్సిన విటమిన్ డి ఉత్పత్తి ప్రేరేపించడం ఉదయం సూర్యరశ్మి ద్వారా విటమిన్ డి పుట్టే దృశ్యాన్ని ఇది సహాయం చేస్తుంది ఇది కంటి చూపు శరీరంలో జైటల ఆరోగ్యానికి చాలా అవసరమైనది